క్రీడలు చాలా ఉపయోగం క్రీడలను పిల్లలకు తెలియచేయాలి ఏ విధంగా ఆడాలి ఏ విధంగా ఆడాలి పిల్లలలో చాలా మెచ్యూరిటీ ఉండాలి క్రీడల వల్ల క్రీడలు చాలా మనిషికి చాలా ఉపయోగం క్రీడలు క్రీడలు వలన మంచిగా లాంగ్ జంప్ హై జంప్ నేర్చుకోగలుగుతాం పిల్లలే కాదు మనం సర్టిఫికెట్లు రావడం వలన మనల్ని ఉద్యోగాలకి వెళ్ళినప్పుడు టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పదహైదు పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఈ విధంగా కలిపిస్తారు కానీ క్రీడలు చాలా ఉపయోగం పిల్లలకి తెలియచేయాలి మనం గవర్నమెంట్కి చెప్పాలి తల్లిదండ్రులు కూడా పిల్లలకి తెలియచేయాలి క్రీడల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి క్రీడలు నేర్చుకోవడం వలన హై జంప్ లాంగ్ జంప్ పోను ఏ డిపార్ట్మెంట్లో ఏ సర్టిఫికెట్ క్రీడల సర్టిఫికెట్ రావడం వల్ల మనకి డిపార్ట్మెంట్ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు డిపార్ట్మెంట్ ఎగ్జామ్లో పాస్ అయిన కూడా దీంట్లో ఫైవ్ పెర్సెంట్ ఎక్స్పీరియన్స్ క్రీడల వలన ఉంటుంది కానీ చా చాలా ఉపయోగం ఉంటుంది క్రీడలు చాలా ఉపయోగం వలన మనం క్రికెట్ కానీ కబడ్డీ కానీ వాలీబాల్ కానీ పిల్లలకి చెప్పాలి క్రికెట్ పదకొండు మంది ఉంటారు వాళ్ళ టీం బాలు బ్యాటు ఈ విధంగా ఉంటాయి ఈ విధంగా ఆడుకోవాలి కొట్లాడుకోకూడదు క్రీడలు చాలా ఉపయోగం ఉంటాయి సర్టిఫికెట్లు వస్తాయి మనకు ఉపయోగం దీనివల్ల

ఉపాధ్యాయులు కూడా పీటి టీచర్లు అయినారు వాలీబాల్ క్రికెట్ కబడ్డీ